హలో ప్రిన్సిపల్ సార్ సార్ నేను మీ స్టూడెంట్ని సార్ నాది ఐడి కార్డ్ పోయింది సార్ సార్ బస్సులో వస్తుంటే మామూలుగా పోయింది సార్ చెక్ చేసుకో మళ్ళీ వెళ్ళి ఎతికితే దొరకలేదు సార్ రేపు నేను మామూలుగా రెన్యువల్ చేయించుకోవాలి సార్ బస్ టికెట్టు అయితే వాళ్ళు ఐడి కార్డు కంపల్సరీగా కావాలంటున్నారు ఇప్పుడు మరి కొత్త ఐడి కార్డ్ కావాలి సార్ నాకు వచ్చేసింది సార్ టు డేస్లో వచ్చేసిద్ది అయితే అడిగారు సార్ ఐడి కార్డ్ నాదేమో ఇలా పోయిందిగా సార్ మరి ఇప్పుడు ఎలాగ తెచ్చుకోవాలి

ఓకే సార్

ఓక్ ఓకే సార్ నేను మామూలుగా వచ్చేటప్పుడు పక్కన పెట్టాను సార్ అది మళ్ళీ వెళ్ళేసరికి కనపడలేదు సార్ అది పోయింది నేను కొంచెం చూసుకోలేదు సార్ లేతే ఉండేదే ఐడి కార్డు ఎప్పటికల్లా ఎప్పటికల్లా ఇస్తారు సార్ ఇప్పుడు ఎమౌంటు నేను కాలేజీకి దగ్గరలో ఉన్నా సార్ వస్తున్నా ఎప్పటికల్లా ఇస్తారు సార్ ఇప్పుడు ఈ అమౌంటు కడితే ఫైన్ వంద రూపాయలు

సరే సార్ నేను ఐడి కార్డు ఫోటో అదీ తీసుకోని ఎమౌంట్ వంద రూపాయలు తీసుకోని వస్తాను సార్ మరి హలో సార్

అవును సార్ అవును సార్ నేను మామూలుగా జాగ్రత్తగే ఉన్నా సార్ అది నేను వచ్చేటప్పుడు మిస్ అయ్యింది సార్ ఎట్లా మిస్ అయిందో కూడా అర్థం కాలేదు నేను అరగంట మొత్తం ఆ బస్సులో మొత్తం

అవును సార్ ఈసారి కంపల్సరీగా పోగొట్టుకున్నా చూసుకుంటా సార్ అది మిస్టేక్లో పోయింది సార్ అది ఎక్కడ పోయిందో కూడా అర్థంకాలేదు నేను డ్రైవర్ వాళ్ళను అడిగినా కానీ ఏమో మేము చూడలేదన్నారు సార్ ఈసారి పోగొట్టుకోకుండా ఉంటాను సార్ సరే సార్ థ్యాంక్ యూ సార్